నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అన్నపెయింటింగ్ అన్న ఇవంటే చానా ఇష్టం అనమాట నా కెరియర్లో ఏదగాలి అనేది నాకు చాలా ఉండేది చిన్నప్పుడు పెద్ద డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే మంచి పేంటిస్ట్ అవ్వాలి అని చేప్పేసి నాకు చాలా అనుకునేదాన్ని చిన్నప్పుడు అలాగే మా స్కూల్లో కూడా మాకు క్లాసెస్ అనేవి డ్రాయింగ్ క్లాసెస్ అనేవి పెట్టేవారు మేము అందులో చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొనేదాన్ని నేను ఏమన్న డ్రాయింగ్లో కట్ట ఏమన్న కాంపిటేషన్స్ పెట్టిన ఏమి వచ్చినా సరే నేనే ఫస్ట్ వచ్చేదాన్ని తర్వాత తర్వాత ఉండే కొలది దాని మీద అంతగా అంటే యచివ్మెంట్స్ అనేవి అంటే నాకు పెద్దగా ఏమిలేవు డ్రాయింగ్లో అనేది ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అలాంటివి అంటే నాకు ఏమి లేవు ఒక నాకు అది ఒక హాబీ లాగ మాత్రమే పెయింటింగ్ డ్రాయింగ్ నాకు ఒక రిలాక్సేషన్కి అలాగా ఒక కోర్సెస్ గట్ట అంటే డ్రాయింగ్కి పెద్దగా ఏమి లేవు నాకు తెలిసిన ప్రకారం అయితే మా లోకాలిటిలో అయితే ఫ్యూచర్ ప్లాన్స్ కట్ట కూడా ఏమిలేవు డ్రాయింగ్తో జెస్ట్ ఒక రిలాక్సేషన్కి మాత్రమే నేను డ్రాయింగ్ అనేది చేయడం జరుగుద్ది